కొందరు కొందరు ఇతరుల భూమిని అద్దెకు తీసుకొని కూడా తోట పనులను సాగిస్తారు అలాంటి వారిని కౌలు రైతులు అంటారు పొలం పనుల్లో భాగంగా వేరొకరిని పనిలో పెట్టుకుంటే వారిని రైతు కూలీలు అంటారు తోటలలో టమాటాలు బెండకాయలు నిత్య అవసరంగా మనము కూరగాయలను తోటల్లో పెంచుకోవడం జరుగుతుంది తోటలల్లో వివిధ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది తోటలో తవ్వడానికి తవ్వడానికి తోటలో తిరుగుతున్నప్పుడు రైతులకు పాముల వలన కూడా ఇత ఇతర చీడపురుగుల రావడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి ఇతర ప్రమాదాలు కూడా ఎదురవుతాయి తోటలో ఎండలో వానలను ఎదుర్కోవడం జరుగుతుంది ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను పెంచడం జరుగుతుంది వాటిని పోషించడానికి ఇతర ఇతర రసాయనాలతో కూడిన ఎరువులను వాడడం జరుగుతుంది రసాయన ఎరువులను మరియు వ్యవ్ ఇతర ఇతర ఇంధనాన్ని ఉత్పత్తులను కూడా తోటల్లో ఉపయోగించడం జరుగుతుంది ముడి సరుకులను తోట పనులకు ఉపయోగించడం జరుగుతుంది దేశానికి అన్నం పెట్టే వ్యక్తిని రైతు అంటారు అంటారు మన తోటలో కూరగాయలకు కాని తోటల్లో వివిధ సమస్య పంటలకు కాని అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది చీడపురుగుల బారిన నుండి పంటను కాపాడుకోవడానికి పది పదిహేను రోజులల్లో పదిహేను చెట్ల నుంచి మోనోక్రోమో అనే ఒక రసాయనాన్నిమరియు క్లోరోరిఫైడ్ అనేసి ఒక రసాయనాన్ని కలిపి పది పదిహేను రోజులల్లో తోటకు అందించడం వలన తోటకు దిగుబడి రావడం జరుగుతుంది అధిక దిగుబడి రావడం జరుగుతుంది పత్తిలో రెండు రెండు ఎరువులు ఉంటాయి మరియు కాంప్లెక్స్ ఏది మంచి ఏది చెడో తెలుసుకోవాలి తెలుసుకోండి లేదంటే నష్టపోతారు